మీ షాప్లో హెయిర్కి సంబంధించి ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయండి ఓకే సిల్కీగా కావాలి

ఓకే

నాకు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ చాలు కానీ దీన్ని వాడటం వల్ల ఏవైనా హెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా అవునా

ఓకే ఆ కావాలండి డ్యాండ్రఫ్కి తగ్గడానికి ఓకే హెయిర్ ఆయిల్ ఏమీ వద్దు వీటికి కాస్ట్ ఎంత అవుతుంది ఓకే అండి ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు ఓకే